కోనసీమలో సన్నబడటానికి ప్రయత్నించే వారికి అనేక గృహ వైద్యాలు ఉన్నాయి ఈ వైద్యులు సాధారణంగా సహజమైన పదార్థాలతో తయారు చేయబడతాయి మరియు తక్కువ ఖర్చుతో ఉంటాయి కొన్ని సాధారణ గృహవైద్యాలు ఉన్నాయి అది బెల్లం బెల్లం ఒక శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్ ఇది కొవ్వు కరిగించే లక్షణాలను కలిగి ఉంటుంది బెల్లంను రోజుకు రెండు సార్లు ఒక టీ స్పూన్ తీసుకోవచ్చు లేదా టీ లేదా సలాడ్కు జోడించవచ్చు రెండు జీలకర్ర జీలకర్ర కూడా ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఇది కొవ్వును కరిగించే లక్షణాలను కలిగి ఉంటుంది జీలకర్రను రోజుకు రెండుసార్లు ఒక టీ స్పూన్ తీసుకోవచ్చు లేదా ఆహారంలో జోడించవచ్చు మూడు అల్లం అల్లం కొవ్వును కరిగించే లక్షణాలను కలిగి ఉంటుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అల్లం టీని రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చు లేదా ఆహారంలో జోడించవచ్చు మెంతులు మెంతులు కొవ్వు కరిగించే లక్షణాలను కలిగి ఉంటాయి మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మెంతులను రోజుకు రెండుసార్లు ఒక టీ స్పూన్ తీసుకోవచ్చు లేదా ఆహారంలో జోడించవచ్చు గ్రీన్ టీ గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు కేటోన్లు ఉంటాయి ఇవి కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి రోజుకు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్ టీని తాగాలి ఈ గృహ వైద్యాలు సన్నబడడంలో సహాయ పడవచ్చని చెబుతారు కానీ అవి ఒకరి జీవన శైలిలో మార్పులు చేయకుండా సహాయ పడవు సన్నబడటానికి మీరు మీ మ్యా మీ ఆహారం మరియు వ్యాయామం యొక్క పరిమాణం మరియు తరచూగా మార్చుకోవాలి